హలో అది నేను లాస్ట్ వీక్ ఇచ్చిన బట్టలు ఉన్నాయిగా ఆంటీ మణికంఠ అదే నేను లాస్ట్ వీక్ నా డ్రెస్ మెజర్మెంట్స్కి ఇచ్చేసి వెళ్ళాను వాటితో ఒక డ్రెస్ టూ పెయిర్స్ కోసం ఇచ్చేసాను కదండీ

నాది త్రీ డేస్లో కంపెనీ నుంచి మీటింగ్ ఉంది దానికోసం కావాలి అండి అవి కొద్దిగా అర్జెంటే అంటే ఎట్లైనా సరే కొద్దిగా మేనేజ్ చేయగలుగుతారా మినిమం ఒక పెయిర్ అయినా సరే కం కంపల్సరీ అంటే మినిమం ఒక పెయిర్ కూడా కష్టం అవుతుందా త్రీ డేసే ఉంది కదండీ ఎంత ఇప్పుడే కనుక్కొని చెప్తే అయిపోతుంది కదా మళ్ళీ తరువాత వరకు అంటే వెయిటింగ్ అవుతుంది నాకు కూడా కష్టం అవుతుంది ఓకే ఉన్నాయి అండి కావాలి అంటే మళ్ళీ ఇప్పుడు రమ్మన్నా వస్తాము అంటే ఓకే ఓకే అండ్ నార్మల్గా ఆల్రెడీ కన్ఫమ్ చేసుకోవడానికా లేకపోతే అదే థర్టీ థర్టీ ఫోర్ కరెక్టే ఓకే థ్యాంక్ యూ అండి